అవును నేను అనువాద యాప్లో ముఖ్యంగా గూగుల్ అనువాదం మరియు మైక్రోసాఫ్ట్ అనువాదాలు ఉపయోగించిన అనుభవం ఉంది కొత్త భాషలలో సమాచారాన్ని అర్థం చేసుకోవడం లేదా వేరే భాష మాట్లాడే వ్యక్తులతో సంభాషించేటప్పుడు ఇవి చాలా ఉపయోగకరంగా అనిపించాయి ముఖ్యంగా తక్షణ అనువాదం వాయిస్ ఇన్పుట్ ద్వారా అనువాదం మరియు కెమెరా అనువాదం వంటి ఫీచర్లు సులభతరం చేశాయి అయితే కొన్ని సందర్భాల్లో నిజమైన భావాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడంలో సమస్యలు వచ్చాయి ఎందుకంటే అనువాద యాప్లు ప్రతి పదాన్ని అక్షరాల అనువదించడం వల్ల కొన్నిసార్లు వాక్యాలు సహజంగా అనిపించవు అలాగే సున్నితమైన భావ వ్యక్తీకరణ లేదా న్యూట్రల్ టోన్ అవసరమైనప్పుడు కొన్ని అనువాదాలు కాస్త అస్పష్టంగా అనిపించాయి అయినప్పటికీ అత్యవసర పరిస్థితులో లేదా ప్రాథమిక సంభాషణ కోసం ఇవి చాలా ఉపయోగకరంగా అనిపించాయి